స్కూల్ లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ దాన్ని గణితం అంటారు ఈ సబ్జెక్టు నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎందుకంటే అన్ని సబ్జెక్టుతో మనం పోల్చుకుంటే ఇది ఒకటి చాలా మంచిగా ఉంటుంది లెక్కలు లేకుంటే మన విశ్వమే లేదు లెక్కలు ఎవరైనా తప్పకుండా నేర్చుకోవాల్సిందే లెక్కల వల్ల ఎంతో సమాజానికి కూడా ఎంతో సేవలు చేయచ్చు లెక్కల వల్ల కూడా చాలా మంచి పనులు చేయవచ్చు మనం ఉద్యోగాలు కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు వేరే సబ్జెక్టులతో పోలిస్తే లెక్కలు కూడా ఎంతో ఉపయోగపడతాయి గణితం అని కూడా అంటారు నాకు మా సార్లు చాలా బాగా మంచిగా చెప్పేవారు ఇది చెప్పి కూడా చాలా మంచి ఆటలు ఆడుతారు మాతో ఉల్లాసంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు లెక్కల వల్ల కూడా మంచి మంచిగా అవకాశాలు వస్తాయి ఇలా ఉంటే చాలా మంచిగా ఉంటుంది లెక్కలు రాకుంటే మనకి భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి లెక్కల కోసం ఎంతో మంది ఎన్నో పాఠశాలలు ట్యూషన్లు గురుకుల కేంద్రాలు ఉంటారు వాటిని నేర్చుకుంటారు పని చేసుకుంటారు లెక్కలు వల్ల ఏమి రాకుంటే వారు చాలా ఇబ్బందులు కలుగుతాయి లెక్కలు చాలా ముఖ్యం లెక్కలు వల్ల ఎన్నో జాబులు కూడా కొట్టచ్చు లెక్కలు లెక్కలు చేసే సమయం చాలా శ్రద్ధగా చేయాలి చాలా మంచిగా ఆడాలి చాలా మంచిగా ఉండి దాన్ని జవాబు ఇవ్వాలి అలా చేస్తే లెక్కలకు జావాబు వస్తుంది లెక్కల వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి మనం కూడా మన ఓన్ వ్యాపారం చేసుకోవచ్చు లెక్కలు రాకుంటే ఎటువంటి వ్యాపారం చేసుకోరాదు లెక్కలు వస్తే వ్యాపారాలు చేసుకోవచ్చు లెక్కల వల్ల చాలా మంచిగా ఉంటుంది లెక్కలు చెప్పే మాస్టారు కూడా చాలా మంచిగా హై ఉండాలి లెక్కల వల్ల ఎంతో ఇష్టపడి చేయాలి ఒక ఉపాధ్యాయులు చెప్పినాడు అంటే అది ఎంతో ఉపయోగపడాలి ఆ పిల్లవాడు కూడా చాలా మంచిగా వినాలి సబ్జెక్టు చాలా నేర్చుకోవాలి ఉపాధ్యాయుని దగ్గర చాలా నేర్చుకొని ఉండాలి మనకి స్కూల్ నుంచి కూడా మా ప్రిన్సిపల్ సారు నన్ను మెచ్చుకునేవాడు చాలా మెచ్చుకునేవాడు లెక్కలు మంచిగా చేస్తున్నాను అంటు చాలా మెచ్చుకునేవాడు లెక్కలలో కూడా ఎంతో కృషిపడేవాడు లెక్కలు చాలా సులువుగా చేసేవాడు నేను చేసే వాడిని లెక్కలు కూడా చాలా కృషి చేసే వాడిని లెక్కలతో ఎంతో నేర్చుకునే వాడిని లెక్కలలో కూడా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది లెక్కలలో మనకి ముందుగా సంఖ్యలు రావాలి లె లె లెక్కలు నేర్చుకోవాలి అంటే ముందుగా ఎక్క ఎక్కాలు రావాలి ఎక్కాలు రావాలి మనం చాలా నేర్చుకోవాలి నేర్చుకుంటు చాలా మంచి మంచిగా అందుకే నాకు గణితం అంటే చాలా ఇష్టం గణితం వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి ఇది నా అభిప్రాయం అని కూడా చెప్పవచ్చు లెక్కల వల్ల ఎంతో మనకి లాభాలు కూడా చాలా ఉన్నాయి అని నేను చెప్తాను లెక్కలతో నేను చాలా మంచిగా నేర్చుకోవచ్చు లెక్కల వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి లెక్కల వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి అని నేను చెప్పవచ్చు ముందుగా పాఠశాలలో చెప్పే ఉపాధ్యాయుని యొక్క తన యొక్క గణితాన్ని మనం గమనించాలి గమనించి ఆయన ఇచ్చే ప్రశ్నలకి తొందరగా అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వాలి మనకి ఆ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఇలా నాకు గణితం మీద ఇంట్రెస్ట్ ఉండేది అని నేను అభిప్రాయం ఇస్తున్నాను నాకు నా చిన్ననాటి మిత్రులు ఎంతోమంది గణితం చెప్పేవారు కానీ ఆ చిన్నటి దోస్తులలో కూడా గణితం రాకపోయేది మా టీచర్ గారు వారిని గుణపాఠం చెప్పేది ఇంటి పని చేయకుంటే గుణపాఠం చెప్పేది గణితం అందుకే చాలా ముఖ్యం గణితం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనం నాకు ఇష్టంగా అనిపించింది గణితం గణితం వేరే సబ్జెక్టులతో పోలిస్తే అది కొంచెం వేరే విధంగా ఉంటుంది అని నేను చెప్పవచ్చు అందుకే గణితం అంటే ఇష్టం